న్యూ నేను వంటకం తయారు చేశాను పెట్టాను చాలా బాగుంది వాళ్లు కూడా బాగుంది అన్నారు ఏం కర్రీ చేశానంటే చికెన్ వండాను జీరా రైస్ చేశాను మా ఇంట్లో చాలామంది ఉన్నారు చాలామంది నా బర్త్ డేకి చాలా చేశాను చాలా రుచికరంగా కుదిరింది చాలా బాగుంది అన్నారు అందరూ వంటకం చేసి పెట్టడం వల్ల నాకు చాలా గోము పెరిగింది సంతోషం పెరిగింది అభివృద్ధి కూడా పెరిగింది చాలా బాగా అనిపించింది మళ్ళీ మళ్ళీ వంటకాలు చేస్తూనే ఉంటాను వంటకం అనేది ఒక లైఫ్లో ఒక పార్ట్ ఒక అమ్మాయికి అమ్మాయిలకి వంటకం చే రాదు అనుకుంటే రాదు చేయాలి అనుకుంటే చేస్తాము ఏ పనైనా అది ఏదైనా కానీ నేను చేసి చాలామందికి చేసి పెట్టాను చాలా బాగా కుదిరింది నాకు చికెన్ కర్రీ వండటం అంటే చాలా ఇష్టం జీరా రైస్ చేయడం అంటే చాలా ఇష్టం చాలా బాగా కుదురుతాయి కూడా డిఫరెంట్ ఐటమ్ చేయాలన్నా చాలా బాగా ఇష్టం చాలా బాగా కుదురుతాయి భోజనాలు చాలాసార్లు తయారు చేశాను చాలామందికి పెట్టాను చాలా బాగా కుదిరినాయి కూడా